ఆ నమస్తే అండి నా పేరు వచ్చేసి సీత ఆ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి మీ సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టున్నాను ఈరోజు మార్నింగే డెలివరీ అయ్యింది ఆ ఓపెన్ చేసి చూసాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండి నేను ఆర్డర్ పెట్టింది వచ్చి హై హీల్స్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను తర్వాత వచ్చి ఫ్లాట్స్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను రెండు అంటే రెండు చాలా చాలా బాగుందండి నా హస్బెండ్ చూసేసి చాలా బాగుంది ఎక్కువ కాస్ట్లీగా పెట్టి కొనేశావా అని కూడా అడిగారు నాకు రెండిటికి కలిపి టు థౌజండే పట్టింది కానీ క్వాలిటీ మాత్రం అంత బాగుందండి హిల్స్ అయితే వేసుకొని నడుస్తుంటే నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నార్మల్గా నేను హీల్స్ ఎక్కువ వాడను ఆ ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మాత్రం వాడతాను ఎందుకంటే ఎక్కువ వాడితే నాకు నీ పెయిన్ వస్తుంది అన్నమాట హీల్స్ ఎక్కువ వాడను ఆ సో అది వేసుకొని ట్రై చేశాను సైజ్ అంతా కరెక్ట్గానే ఉంది కలర్ కూడా నేను లైట్ పీచ్ కలర్ ఆర్డర్ పెట్టాను ఫంక్షన్ వేర్ కని ఆర్డర్ పెట్టాను ఆ విత్ కొన్ని స్టోన్స్ ఉన్నాయి దాంట్లో సైడ్స్లో అవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉందండి చూడ్డానికి పిక్చర్లో ఎలా ఉందో అలాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి వేసుకుని నడుస్తుంటే నాకు ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టెప్స్కే తెలుస్తోంది చాలా కంఫర్ట్గా ఉంది వేసుకొని నడవడానికి ఆ ఇబ్బందిగానే లేదు ఆ లైట్ వెయిట్గా ఉంది నేను ఇంకా హెవీగా ఉంటుందేమో ఎక్కువ సేపు నడిస్తే పెయిన్ వస్తుందేమో అనుకున్నాను కానీ లైట్ వెయిట్గా ఉంది ఆ హీల్స్ చాలా బాగుందండి ఫ్లాట్స్ వచ్చేసి నేను రఫ్ యూస్కి ఆర్డర్ పెట్టాను డైలీ వేర్కి ఆ ఎక్కువ నేను హీల్స్ వాడను కాబట్టి ఫ్లాట్స్ ఎక్కువ వాడతాను ఆ తరచూ బయటకి వెళ్లడానికి వేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి జీన్కి మళ్ళీ వెస్ట్రన్కి ఆ తరవాత వచ్చేసి ట్రెడిషనల్కి రెండిటికి సెట్ అయ్యేలాగే తీసుకున్నాను బ్లాక్ కలరు చాలా అంటే చాలా బాగుందండి వేసుకొని నడుస్తుంటే చాలా కంఫర్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది తర్వాత వచ్చేసి మామూలుగా ఫ్లాట్స్ వచ్చేసి నడుస్తుంటే ఒక సౌండ్ వచ్చేది అన్నమాట టప్ టప్ అని సౌండ్ వస్తుంటుంది కానీ ఇది సౌండ్ ఏం నాయిస్ ఏం రాలేదు చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చిందండి ఆ తరచూ మీ సైట్లోనే నేను బుక్ చేసుకుంటాను ఐటమ్స్ అన్ని ఆ ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి చూస్తున్నాను నా ఫ్రెండ్స్కి నా నెయ్బర్స్కన్నీ మీ సైట్ని రెఫర్ చేస్తాను ఆ మీ ప్రాడక్ట్కి వచ్చేసి నా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి చాలా చాలా బాగుంది మీరు ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు డిస్కౌంట్ పోగా నాకు రెండు రెండింటికి కలిపి రెండు వేలు కంటే తక్కువే పడింది మాకైతే చాలా బాగా నచ్చిందండి మా హస్బెండ్ కూడా చాలా బావుంది నాక్కూడా కొంచెం రఫెర్ చెయ్యి జెంట్స్కి ఉందా అని అడిగారు ఆ ఉందని చెప్పాను దానికి మీ సైటు షేర్ చేశాననమాట తాను కూడా పర్చేజ్ చేశానని చెప్తున్నాడు నాకైతే చాలా బాగా నచ్చిందండి తరచూ ఇలాగే మీరు కానీ కస్టమర్స్ని అట్ట్రాక్ట్ చేశారంటే మీ ప్రొడక్ట్స్ చాలా బాగా సేల్ అవుతుందండి క్వాలిటీ వైస్ కాంప్రమైజ్ అవ్వలేదు మీరు డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా చేసేశారు నాకైతే మీ ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగా నచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి